హలో చెప్పండి మ్యాడమ్ ఎక్కడికెళ్ళాలండి వస్తాను మ్యాడమ్ ఎంతమంది ఉంటారు మ్యాడమ్ అవునా మ్యాడమ్ ఓకే వస్తాను మ్యాడమ్ ఐదుగురు అంటున్నారు కదా ఒక ఐదువందలు ఇవ్వండి మ్యాడమ్ అంటే రేట్లు అవి ఆయిల్ ఛార్జీలు అయి పెరిగాయి మ్యాడమ్ అందుకే రేట్లు పెరిగాయి మ్యాడమ్ రెండొందలకి అయితే రాలేను మ్యాడమ్ రెండొందలకి అయితే రాలేను మ్యాడమ్ రెండొందలకన్నా ఇంకో వంద రూపాయలు వెయ్యండి మ్యాడమ్ రండి మ్యాడమ్ ఎక్కడున్నారు మ్యాడమ్ సరే మ్యాడమ్ ఎక్కండి మ్యాడమ్ వస్తున్నా వస్తున్నాను మ్యాడమ్ అక్కడే ఉండండి సెంటర్లోనుండి వచ్చేశాను మ్యాడమ్ ఓకే ఓకే వచ్చేయండి మ్యాడం ఎక్కండి మ్యాడమ్ మాది అదే ఆ పక్కన ఊరే మ్యాడం జాగ్రత్తగానే తీసుకెళ్తాను మ్యాడమ్ అలాగే మ్యాడమ్ అలాగే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ వచ్చేశాంగా